జుట్టుని చర్మాన్ని కాపాడుకోవడానికి మా ఊరిలో సాధారణంగా వాడే గృహవైద్యాలు ఏమిటి అంటే కలబంద అనే జుట్టుకి వాడతారు ఎందుకు అంటే అది నా జుట్టుని చాలా దృఢంగా నల్లగా పెంచుతుంది తర్వాత చర్మానికి పసుపు శనగపిండి మరియు పెసర పిండి ఇలాంటి వాటిల్ని మొత్తం కలిపి నలుగు పెట్టుకొని కొంత సేపు అయిన తర్వాత దాన్ని కడుకున్నాక మన చర్మం అనేది చాలా చాలా దృఢంగా కానీ మెత్తగా ఉంటుంది దీనివల్ల ఏంటి అంటే మన చర్మంను కాపాడుకోవడానికి బాగుంటుంది పెద్ద పెద్ద ఊరిలో అయితే చర్మానికి జుట్టుకి ఏవో కెమికల్స్ అనేవి యూజ్ చేస్తారు కానీ మన మన ఊళ్ళల్లో అలాంటి వాటిల్లో ఏంటి అంటే మనం మన ఇంట్లో ఉపయోగించే వైద్య చిట్కాలు చిన్న చిన్న చిట్కాలే మనకి చాలా బాగా యు బాగా ఉపయోగపడతాయి మనం గృహంలో వాడే బాగా వాడే ఉపయోగకరమైనవి ఏంటి అంటే కలబంద కాని తర్వాత ఉప్పు తర్వాత పసుపు ఇలాంటివన్నీ మన జుట్టుని చర్మాన్ని బాగా కాపాడుకుంటూ వస్తాయి తర్వాత నిమ్మకాయ ఆ తర్వాత వేపాకు చుండ్రుని నివారించడానికి ఉపయోగపడుతుంది వేపాకు అనేది చాలా మంచిది వేపాకు వల్ల మన రోగాలు కూడా నివా నివారిస్తుంది తర్వాత చాలా చిట్కాలు ఉంటాయి చాలా ఆకులు చాలా మన మన శరీరాన్ని కానీ మన జుట్టుని చర్మాన్ని చాలా బాగా కాపాడుతాయి ఎండలోకి వెళ్లే ముందు మనం కొంచెం నూనె రాసుకుంటే దానివల్ల మన చర్మాన్ని బాగా కాపాడుకోవచ్చు సూర్యుడి కిరణాలకు దాడి చేయకుండా కాపాడుకోవడానికి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టును కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా బాగా ఉపయోగపడే చిట్కా మాత్రం కలబంద